నేను ఆన్లైన్లో ఒక జాకెట్ను ఆర్డర్ చేసాను కానీ ఎందుకో నాకు ఆర్డర్ క్యాన్సిల్ చేద్దామనిపించింది కారణం ఏమిటంటే నేను తీసుకోవాలనుకున్న పర్పస్ మారింది అది వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు ఆ జాకెట్ నాకు అవసరం లేదు అందువలన ఆర్డర్ క్యాన్సిల్ చేద్దామని అనుకుంటున్నాను డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అవసరమైతే ఎంత ఖర్చైనా పెట్టవచ్చు అనవసరంగా ఒక్క రూపాయి కూడా వృధా చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను అందువలన ఆర్డర్ను క్యాన్సల్ చెయ్యదలిచాను అందువలన సంబంధిత ఆన్లైన్ వ్యాపారులను రిక్వెస్ట్ చేస్తూ ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యమని కోరాను ధన్యవాదములు